వ్యవసాయంలో అత్యంత తృప్తికరమైన అంశం ఏమిటంటే వారు పండించిన దానికి విలువ కట్టరు ఇంకా వారు ఎంత వచ్చిన తృప్తిగా తీసుకుంటారు కానీ మన భారత దేశంలోనే వ్యవసాయానికి ఉన్న ప్రత్యేకత ఏ దేశంలోనూ లేదు వ్యవసాయం మీద మనము బతుకుతున్నాము వ్యవసాయం లేనిది మనము రోజు తినే ఆహారం మనకు రాదు ఇంకా వ్యవసాయం చేసే వారిని మనము చులకనగా చూస్తాం కాని వారు ఒక్కరోజు పని చేయడం ఆపేస్తే మనం ఎన్నో పూటలు తినడం ఆపేయాల్సి వస్తుంది ఇంకా వ్యవసాయంలో రాష్ట్రాల్లో దేశాల్లో కాకుండా మన మన భారతదేశంలో పండించిన వంటలు వ్యవసాయంలో పండించిన ధాన్యాలు దినుసులు వేరే దేశాలకు కూడా పంపిస్తాము అదే కాక భారతదేశంలో వ్యవసాయానికి ఉన్న గొప్పతనం వేరే ఏ దేశాలలో లేదు ఇంకా వ్యవసాయం చేసే వారిని రైతులు అని అంటారు రైతులు వర్షాలు వస్తే తప్ప వ్యవసాయం చేయలేరు వర్షాలు రాకపోతే వారికి నష్టం వస్తుంది అని తెలిసి కూడా మన అందరి కోసం వ్యవసాయం చేస్తారు మనము తినే బియ్యం కానీ వరి కానీ వచ్చేది వారి నుంచే కానీ మనము తినే ముందు వారిని గుర్తు చేసుకోము తిండిని ఎంత పాడు చేస్తున్నాము ఎంత పడేస్తున్నాము ఏదైనా దావత్ అయితే మనిషి పెట్టుకునే అంత పెట్టుకోకుండా అంతకన్నా ఎక్కువ పెట్టుకొని దాని పడేయడము దాన్ని పాడు చేయడము చేస్తున్నాం కానీ వారు రైతుకు మాత్రమే తెలుసు బియ్యం పడేస్తే ఆర్ తిండిని పడేస్తే దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటియో ఇంకా వారు చేసే పని ఎప్పుడు విలువ కట్టుకోలేరు వారికి నచ్చని నచిన నచ్చకున్నా వర్షాలు వచ్చినా రాకున్నా నష్టాలు వచ్చిన లాభాలు వచ్చిన వ్యవసాయంలోనే కొనసాగుతారు ఇది నాకు అత్యంత కరమైన నచ్చిన విషయమేంటంటే రైతులు ఎప్పుడూ మేము రైతు అని గొప్పగా చెప్పుకోరు కానీ వారు ఒక్కరోజు పని చేయకపోతే మనకు తిండి దొరకదు ఇంకా వేరే దేశాల్లో వారికి కూడా మనము ఇక్కడ నుండి వారికి పంపిస్తాము తిండి ధాన్యాలు దినుసులు ఇంకా ఇక్కడ ఉన్నంత వ్యవసాయం ఏ దేశంలోనూ లేదు వ్యవసాయం ఇంకా వారు మార్కెట్కు తెచ్చినాక వారి సామానుకు వారికి తగ్గినంత ఖరీదు ఇయ్యలేరు వెలగట్టలేరు

వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరికీ సమానత్వం ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే మన భారత దేశంలో రైతు చిన్నచూపు అయిపోయింది ఇప్పటి భారత దేశంలో ఇప్పటి వారికి మాత్రం